ఆరోగ్య సంగ్ సంరక్షణ ప్రయోజనాలు అందించే ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు లేదా కార్యక్రమాల గురించి నాకు తెలుసు ఎందుకంటే మా అమ్మ నర్స్ మా అమ్మనే ఏ ఇప్పుడు కంటి వెలుగు అని చెప్పేసి చిన్న పిల్లలకి సూదులు వెయ్యడం ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి కదా చాలా ప్రోగ్రామ్లు ఉంటాయి కదా వీటన్నిటికీ మా అమ్మ హాజరైంది అప్పుడు నాకు తెలుసనమాట కంటి వెలుగు అనేది ఇప్పుడు మన కేసీఆర్ తాత మన కేసీఆర్ ఉన్నాడు కదా ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్నే తెచ్చిండు ఇప్పుడు కంటి వెలుగు వల్ల చాలా వరకు చాలా మందికి యూ ఉపయోగం అయ్యింది ఇప్పుడు ముసలోళ్ళుంటరు గదా వాళ్ళకు కళ్ళు కనిపిచ్చవు అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు దాన్ చూపించుకోవాలంటే ఆపరేషన్ అది ఇది చెయ్యాలి గట్ల పైసలు లేక అట్లే ఉంటారు ఇప్పుడు వాళ్ళకు చాలా బెనిఫిట్ అయ్యింది ఈ కంటి వెలుగు ప్రోగ్రాం ఈ కంటి వెలుగు వల్ల ఏమైతుంది అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళని చెక్ చేసి వాళ్ళకు ఎంత సైటుందో చూసి ఏం ప్రాబ్లం ఉంది ఏం సమస్య ఉంది అవన్నీ చూసి వాళ్ళకు అద్దాలనేది ప్రోవైడ్ ఇస్తారు అనమాట ఇప్పుడా అద్దాలు బయట కొనాలంటే ఓ రెండు వేలు మూడు వేలు అవుతాయి ఇప్పుడు అదే కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టిండు కదా దాని వల్ల కొంచెం చాలా వరకు అమ్ డబ్బయితే తక్కువయితుంది ఇప్పుడు కంటి వెలుగు ఇంకా అట్లే చిన్న పిల్లలకి సూదులు వేసే వెయ్యడం ప్రోగ్రాం ఇట్లాంటివి ఉన్నాయి కదా టీకాలు ఇట్లా తీసుకోవడం ఇప్పుడు చిన్న పిల్లలకి టీకాలనేది ఒక కూడా ప్రోగ్రాం ఏ ఇప్పుడు ఆ టీకా తీసుకోకపోతే పెద్దగయిన తరువాత ఏ వ్యాధులు వచ్చేది తెలియదు ఎట్లయ్యేది తెలియదు ఇప్పుడు అదే ఆ ఇంజెక్షన్ ఆ సూది తీసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలను అన్నిటినీ ఆపొచ్చు పెద్దగయిన తర్వాత ఇప్పుడు అది కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తురు ఫ్రీగా చేస్తురు ఎవరు మన మన కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా అన్నీ ఫ్రీగా చేయించేది ఇన్ని ఆరోగ్య పథకాలంటే ఇంకా ఇది ఆరోగ్య శ్రీ కాడు ఇవన్నీ ఉంటాయి కదా ఈ పథకాలు ఇవన్నీ అప్పుడుండేది ఆరోగ్య శ్రీ కాడు అంటే రాజశేఖరు ఉన్నప్పుడు ఉండేది ఇప్పుడు ఆ ఆ కాడు పెట్టి కూడా చాలా మంది వాళ్ళకున్న సమస్యలన్నిటిని పరిష్కరించుకున్నారు ఇప్పుడా కార్డ్ వల్ల చాలా వరకు పేద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు సమస్యలతో బాధపడి అట్లా చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ పథకాలు పెట్టడం వల్ల ఏమైందంటే డబ్బులేని వాడు డబ్బున్న వాడు డబ్బులేని వాడు డబ్బున్న వాడంటే వాడు ఎట్లయినా చూపించుకుంటాడు వాడికా సత్తా ఉంటుంది ఇప్పుడు లేనీవాడి పరిస్థితేంటి చూయించుకోలేడు అట్ట పైసా పెట్టలేడు అట్లాంటప్పుడు ఈ పథకాలు ఉండడం వల్ల వాళ్ళకి బాగా అనేది బాగా ఉపయోగపడుతుంది పైసలు లేకపోతే కరెక్ట్ సమయంలో పైసలు ఉండవు అప్పుడు నువ్వేం చేస్తాం నీకు పెద్ద సమస్యనే వచ్చింది అప్పుడు ఏం చెయ్యలేవు ప్రాణాలు కోల్పోవడం తప్ప అట్లాంటి సమయంలో ఈ పథకాలన్నీ పెట్టిండు కాబట్టి ఇవి తీసుకపోయి ఈ పథకాలు మనం హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు మన మన సమస్య ఏంటి అనేది కనుక్కొని అప్పుడు మనకి ఏంటి ఏం చేస్తే తక్కువైతాది ఎట్లా ఉంది అనేది ఆ కార్డు వల్ల ఆ పథకం వల్ల మనకు చాలా వరకు పైసలు అనేది సేవ అవుతుంది మనకు ఫ్రీగా మనకి ఆరోగ్య సమస్యను చెప్తారు ఎట్లా ఎట్లా సరిదిద్దుకోవాలి ఏం చేయాలని చెప్పేషి వాళ్ళు చూస్తరు ఆ పథకం వల్ల అట్లా చాలా వరకు చాలా పథకాలయితే ఉన్నాయ్ ఆరోగ్య శ్రీ కాడ్రు ఇట్లా ఆరోగ్యం గురించే చాలా ఉన్నాయ్ పథకాలయితే